సాంప్రదాయ సందర్భాలలో నృత్యం చేసేటప్పుడు ఈ విషయంలో మాత్రం అందరు దుస్తులు దానికి తగ్గట్టే వేసుకుంటారండి భరత నాట్యమని కూచిపూడని వీటికి సంబంధించే బాగానే వేసుకుంటారు నృత్య కళాకారులు వేసుకునే వాటిలోని కొన్ని దుస్తులు అనేసి అంటే చీర అండి అది కుచ్చులు చీర ఉంటది అది ఎక్కువ ధరిస్తారు నగలు ఏమి అనేసి అంటే వడ్డానం గజ్జలు పాపిడి బిళ్ళ సూర్యచంద్రుడు బిళ్ళలు ఇవన్నీ కంపల్సరీ అండి